నాకు చిన్నప్పటినుంచి కూడా కూచిపూడి నాట్యం అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నాకు పన్నెండు సంవత్సరాలు వరకు కూచిపూడి నాట్యాన్ని అభ్యసించాను అది కాక ఇప్పుడు పెద్దయి పెళ్ళయ్యి వృత్తిని చేపట్టినా కుడా కూచిపూడి భరతనాట్యం కూడా వీలున్న సమయాల్లో వారానికి రెండు మూడు సార్లు ఉపాధి వాళ్ళ యొక్క విద్వాంసుల దగ్గరికి వెళ్ళి ఆ విద్యను అభ్యసిస్తూ ఉంటాను మన దేశంలో మన రాష్ట్రంలో ఎన్నో ప్రదర్శనలను కూడా ఇచ్చాను ఖాళీ సమయాన్ని అంత దాన్ని నా యొక్క ఈ ప్రతి పని అభివృద్ధి పెంచుకోవడం కోసం ఇందులో ఉన్న నిష్ణాతులతో మాట్లాడుతూ ఉంటాను నాకు వీటిల్లో రకరకాల పద్ధతులు ఉంటే చాలా ఇష్టం ఈ రెండే నేర్చుకున్నాను కానీ ఇంకా వివిధ కలలైన వివిధ రకాలైన సరే నృత్య విల్లీ నేర్చుకోవాలని నాకు చాలా కోరిక అదే దానికోసం ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాను